మా చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు చాలా లైక్ అన్నీ మతాలు కలిసిన వాళ్ళు ఉంటారు మా చుట్టుపక్కల నేను చూసింది చాలా మంది హిందువులు ఉన్నారు అండ్ లంబాడీసు ఉన్నారు అండ్ వేరే రిలిజియన్ వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్సు ఉన్నారు అండ్ ఎప్పుడు ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు తినే ఆహారం అంటే మా చుట్టుపక్కల వాళ్ళు అందరు నార్మల్గా అన్నం తింటారు కూరలు తింటారు వెజిటేబుల్స్ తింటారు నాన్ వెజ్ తింటారు కొంతమంది వెజిటేరియన్సు ఉన్నారు లైక్ శాఖాహారులు ఉంటారు కదా వాళ్ళు అండ్ మా ఇంటి చు నార్మల్ క్లాత్స్ వేస్తారు షర్ట్ ప్యాంటు ఇంకా ట్రాక్సు అంటే టీషర్ట్ జీన్స్ అమ్మాయిలు అయితే శారీస్ కట్టుకుంటారు పంజాబీ డ్రెసెస్ వేసుకుంటారు చాలా ట్రెడిషనల్ ఉంటుంది నో లైక్ వెస్ట్రన్ క్లోత్స్ అమ్మాయిలు చాలా ఎక్కువ వేసుకోరు లైక్ వీళ్ళ యొక్క అంత అప్డేటెడ్ హైదరాబాద్ లెక్క ఉండరు మా ఇంటి చుట్టుపక్కల అండ్ ఆహారం అయితే చాలావరకు మంది బిర్యానీ అయితే నాకు తెలిసి అందరికిఫేవరెట్ అని మా ఇంటి దగ్గర బాలాపూర్ గణేష్ అండ్ లడ్డు చాలా ఫేమస్ అండ్ బా బాలాపూరే మాకు లైక్ మెయిన్ అన్నమాట దానివల్లనే మా విలేజ్ ఫేమస్ అండ్ చాలా వరకూ మా మా గురించి తెలిసిందే బాలాపూర్ లడ్డు గురించి అండ్ మా ఇంటి చుట్టు చాలా వెజిటేబుల్ ఫామ్స్ ఉంటాయి అండ్ అందరు లైక్ అందరు చాలా మందికి చాలా భూములు ఉన్నాయి అండ్ అందరు వ్యవసాయకులే అందరు ఫార్మర్స్ ఉంటారు మా ఇంటి చుట్టు రైతులు అందరికి బాగా ఇళ్ళులు ఉన్నాయి అండ్ అందరు బాగా ఉంటారు మా చుట్టు అండ్ ఇప్పుడు ప్రాంతం వచ్చేసరికి ఎంత వెల్ అంటే మామూలు డెవలప్మెంట్ ఉంటుంది రోడ్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి చాలా చెట్లు ఉంటాయి అవి మెయిన్ రీజన్ నాకు నచ్చడం ఇక్కడ ఉండడం కూడా మాకు చాలా ఎండాకాలంలో కూడా చాలా కూల్గా ఉంటుంది వెదరు అంటే చాలా కూల్ అని కాదు కానీ లైక్ ఉయ్ కెన్ స్టే అన్నమాట అండ్ యా మా ఫ్రెండ్సు మా చుట్టు పక్కల ఉంటారు అండ్ అందరు కలుపుకోతలు ఉంటారు మంచిగా కలిసిపోతుంటారు ఏం గొడవలు లేకుండా ఎక్కువ గొడవలు అవ్వవు అప్పుడప్పు అవుతు ఉంటాయి కానీ మా చుట్టుపక్కల ప్రాంతం బాగుంటుంది లైక్ వర్షం పడినప్పుడు కానీ ఏమైనా మనకు అయినప్పుడు కానీ సమ్ పండుగలు అయినప్పుడు చాలా బాగుంటుంది అందరు కలిసి పండుగలు చేసుకుంటారు ఇట్లా చాలా బాగుంటుంది